నేను మా ఇంటి దగ్గర పెంచుకునే పూల మొక్కలు

ఆ యొక్క పూల మొక్కల్లో పువ్వులు పూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అవి చూడగానే ఎంతో ఆనందబడతాను అవి వేసినప్పటినుంచి ఎప్పుడు అయితే మొదటిగా పూస్తుందో ఒక పువ్వు దాన్ని చూసి నేను చాలా ఆనందిస్తూ ఉంటాను